మన తెలుగు భాష గొప్పతనం గురించి చెప్పాలంటే మాతృభాష ఏదైనా అది తల్లితో సమానం అలాగే మన తెలుగు భాష మన తల్లితో సమానం మనం తల్లిని ఎంత గౌరవిస్తామో మన మాతృభాషని కూడా అంతే గౌరవించాలి అది తెలుగు కావచ్చు ఆంగ్లం కావచ్చు హిందీ కావచ్చు కానీ ముఖ్యంగా తెలుగు భాష గురించి చెప్పుకోవాలంటే అది మన భాష చాలా గొప్పది మనం తెలుగు భాష తక్కువ అని అనుకోకూడదు తెలుగు భాషకి చాలా చరిత్ర ఉంది తెలుగు భాష సంస్కృతం నుండి ఆవిర్భవించింది అందులో ఎందరో కవులు రచయితలు గ్రంథకర్తలు చాలా చాలా రచనలు చేశారు పరభాషలను గౌరవించడమే తెలుగు భాష తెలుగువారి గొప్పతనం ప్రపంచపు తెలుగు మహాసభలు అమెరికాలోని పశ్చిమ ఆసియాలోనూ ఆంధ్ర తెలంగాణలోనూ జరుగుతాయి తెలుగువారి మంచి మనస్సు వేరే భాషల వారిని ఆదరించే గుణంలోనే తెలుస్తుంది తెలుగు తీపి తెలుగువారి గొప్పదనం తెలుగు భాష గొప్పతనం తెలియాలంటే తెలుగులోనే సంభాషించాలి గొప్పవాళ్ళు రాసిన రచన పద్యాలు గద్యాలు గేయాలు కథలు కవితలు పల్లెగీతాలు కూని రాగాలు ఇంకా హాస్య రచనలు విప్లవ రచనలు విప్లవ గీతాలు చదవాలి అన్నింటిలో వారు చేసే భావ ప్రకటన కొత్త కొత్త పదాలు ప్రాసలు సంగీత అలంకారాలు జ్ఞానం చరిత్ర తెలుస్తాయి మన పట్టణాలు పల్లెలు అక్కడుండే ప్రజల ప్రజలు విహారయోగ్యమైన ప్రదేశాలు యాత్రికుల అనుభవాలు కట్టడాలు సెలయేర్లు అడవులు వన్యప్రదేశాలు గుడులు గోపురాలు ఇంకా నదులు పుణ్యక్షేత్రాలు ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి మన ప్రదేశాలలో కానీ మనం అన్ని చూడలేం వాటిని గురించి మనం తెలుసుకొని ఇంకొకరికి ఆ విషయాలు చెప్పాలి అది తెలియని వారికి చెప్పాలి మన భాషలో ఎన్నో గొప్ప భక్తి గీతాలు మహాభారతం రామాయణం భాగవతం ఇలా ఎన్నెన్నో ఉన్నాయి మనం ఈ కాలంలో ఇవేవి చూడకుండా ప్రాశ్చాత్య సంస్కృతి పైనే ఎక్కువగా మక్కువ చూపడం న్యాయం కాదు పద్ధతి కాదు అది మాతృ ద్రోహం చేయడమే అన్యభాషలు నేర్చి ఆంధ్రంబు రాదనచు సకిలించు ఆంధ్రుడా చావెందుకురా అంటూ ప్రజా కవి కాళోజీ నారాయణరావు తన ఆవేదనలో చెప్పాడు దేశంలో ఎన్నో భాషలున్నాయి ఎవరి భాష వారు నేర్చుకొని అందులో ఉన్న తీపిని ఆస్వాదించగలిగితే వారు తప్పకుండా మాతృభాషలకు అభిమానులవుతారు ఈ కాలంలో పిల్లలు మాతృభాషను కించపరచరాదు ఇంగ్లీషూ హిందీ మరియు ఇతర భాషలు నేర్చుకోవాలి కానీ తెలుగు భాషని గౌరవించాలి తెలుగు భాష దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోని ప్రజల లోక వాక్కది ఇది చాలా తీయనిది తెలుగుని ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని పాశ్చాత్యలు కోనియాడారు తెలుగు వ్యాకరణం చాలా సులభం సంస్కృతంలో ఉన్న వైభవం తెలుగులో కూడా ఉంది తెలుగుని పన్నెండు కోట్ల తెలుగువాళ్ళు మరి ప్రపంచంలో నలుమూలలా వ్యాపించి ఉన్న లక్షల మంది తెలుగువాళ్ళు మాట్లాడతారు భారతదేశంలో ప్రాచీన హోదా పొందిన భాషల్లో తెలుగు ఒకటి దేశ భాషలందు తెలుగు లెస్సా అని అలనాటి చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు అన్నాడు ఆయన కాలంలో తెలుగు బాగా అభివృద్ధి చెందింది నన్నయ్య తిక్కన ఎర్రన తెనాలి రామకృష్ణ కవి ముక్కునందిన తిమ్మన తిరపతి వెంకట కవులు వేమన భమ్మెర పోతన లాంటి మహా మహామహులు తెలుగులో రచనలు చేసి జాతి గౌరవాన్ని భాషా స్థాయిని ఆకాశానికి ఎక్కిచ్చారు త్యాగరాజు కృతులు అన్నమయ్య కీర్తనలు కోట్లాది మంది నోళ్ళలో ఎప్పుడూ నానుతూనే ఉంటుంది క్రీస్తుపూర్వం మూడొందలోచ సంవత్సరంలోనే బట్టిప్రోలు కవితంరచనలు చేశాడు చాళుక్యులు కాలంలో ఇక్వాక్షుల కాలంలో తెలుగు ఎంతో వృద్ధి చెందింది జక్కన గోన బుద్ధారెడ్డి అనే అతను గౌరన కవులు భక్తి రచనలు చేశాడు శ్రీనాధుని కావ్యాలు సుందరమైనవి మరియు అత్యంతమైన ఆహ్లాదమైనవి చిన్నయ్య సూరి తెలుగు వ్యాకరణాన్ని రాశాడు ఆధునిక కవుల్లో రచయితల్లో విశ్వనాథ సత్యనారాయణ గురుజాడ అప్పారావు నండూరి సుబ్బారావు దేవులపల్లి కృష్ణశాస్త్రి మహాకవి శ్రీశ్రీ దాశరథి కృష్ణమాచారి సురవరం ప్రతాప రెడ్డి సి నారాయణ రెడ్డి వరవర రావు ఇంకా ఎంతోమంది గొప్పవాళ్ళున్నారు సామాజిక సమస్యల పైన ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఎన్నో కవితలు వ్యాసాలు గేయాలు రాశారు ఇంత గొప్ప భాష తెలుగు భాషా దినోత్సవం ఆగస్టు ఇరవై తొమ్మిదోన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జరుపుతుంది తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ పదిహేనున తెలంగాణ భాష దినోత్సవం జరుపుతుంది కాబట్టి మన తెలుగు భాషని గౌరవిద్దాం